నేను ఫ్లిప్కార్డులో నా పుట్టినరోజుకి డ్రస్సు ఆర్డర్ పెట్టాను అది త్రీ డేస్ ఫోర్ డేస్ అయిపోయింది ఇంతవరకు రాలేదు నేను ఎలా తనిఖీ చేస్తానో తెలుసా ఒకసారి నా డ్రస్సు కరెక్ట్గా పెట్టానా లేదా చూస్తాను కరెక్ట్గా నా ఫోన్ నెంబర్ పెట్టానా లేదా ఒకసారి చూసి ఆలోచిస్తాను తర్వాత ట్రాకింగ్ ఐడి ఇవ్వమని వాళ్ళని ఫ్లిప్కార్ట్లో వాళ్ళని అడుగుతాను వాళ్ళు ఇచ్చిన తర్వాత ఒకసారి ఐడి ఒకసారి చూసుకుంటాను